హలో హలో నమస్తే అండి అదే అండి పూజ మొబైల్స్ వారేనా మాట్లాడుతుంది అవునండీ ఇప్పుడు ఫెస్టివల్ ఆఫర్లు ఏమైనా ఉన్నాయా అండి మొబైల్స్ పైన నాకు వన్ ప్లస్ అదేనండి నాకు వన్ ప్లస్ మొబైల్ కావాలి ఆ మొబైల్స్ పైన ఏమైనా ఆఫర్ ఉందా

అవునండీ కొత్త మోడలు ఓల్డ్ మోడల్ అయిన పర్లేదు కొత్త మోడల్ అయితే ఎంత అవుతుంది ఏమో కాస్ట్ చెప్తారా అవునా ముప్పై రెండు వేలేనా అండి ర్యాం రోం ఏం వస్తుంది అండి ర్యాం ఎంత సిక్స్ జీబీనా ఫోర్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ అవునా వన్ ట్వంటీ ఎయిట్ జీబీనా నాకు ర్యాం ఎక్కువ ఉండేది కావాలండి ఒక సిక్స్ జీబీ ఎయిట్ జీబీ అవునా ర్యాం ఎలావున్నా పర్లేదు కెమెరా క్వాలిటీ బాగుంటే చాలండి అవునా పర్లే చెప్పండి నాకు సిల్వర్ కలర్ సిల్వర్ ఉంటుంది కదండీ సిల్వర్ అవునండీ సిల్వర్ కావాలి అదే అండి ఈఏంఐ అవునా ఈఎమ్ఐ అయితే ఏమేం డీటైల్స్ అడుగుతారండి అవునా సరే అండి ఇంకా నాకు అవునా

అవునా సరే అండి అదే అండి ఇప్పుడు టోటల్ కలిపి డౌన్ పేమెంట్ ఎంత కట్టాల్సి వస్తుంది ఈఎమ్ఐకి ఫైవ్ థౌసండ్ కడితే ఇచ్చేస్తారా అవునా సరే అండి థ్యాంక్స్ అండి అదే ఈ డీటైల్స్ కనుక్కుందాము సరే అండి అదే అండి నాకు ఇప్పుడు కొంచెం వర్క్ ఉంది నేను టుమారో వస్తాను వచ్చి ఈ నంబర్కి కాల్ చేస్తాను మీరు వచ్చి నాకు మొబైల్ని చూపించండి సరే అండి సరే అండి